నాకు ఇష్టమైన స్థలాలలో గౌరీపట్నం అంటే చాలా ఇష్టం ఎందుకంటే అక్కడ ఆరాధించబడే ఈ దేవుని గురించి చూడడానికైతే నేను బాగుంటుంది చాలా బాగుంటుంది ఇలాగే వేరే ప్లేస్ మరి నాకు బాగా ఇష్టమయిన ప్లేసు అయితే పేరుపాలెం బీచ్ ఆ బీచ్ అంటే దానిలో వచ్చే సముద్రం గురించి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉంటుంది బాగా ఇంకొక ఇష్టమైన ప్లేస్ ఏది అంటే వైజాగ్ బీచ్ అక్కడ కూడా చాలా ప్రశాంతత ఉంటుంది మారేడు మారేడుమిల్లి కూడా చాలా బాగుంటుంది ఆ ప్లేస్ కూడా జలపాతాలు అవి వచ్చి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది